ఇది రాయలసీమ రెస్టారెంట్ రాయలసీమ రుచులు రుచులు రెస్టారెంటేనా సార్ ఇది ఇక్కడ ఇది ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్ అని విన్నాను

సార్ ఇక్కడ ఏం ఏం ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి చెప్పగలరా ఓకే మేము ప్రైసెస్ తెలుసుకోవచ్చా దీన్ని ఐటమ్స్వి

ఓకే ఇక్కడ మా కస్టమర్స్కి ఏమైనా డిస్కౌంట్ లభిస్తుందా ఎంత సార్ ఎంత డిస్కౌంట్ ఇవ్వగలరు

ఓకే సార్ ఓకే టైమింగ్స్ ఏంటి సార్ మరి రెస్టారెంట్ది ఓకే మరి టేస్ట్ గురించి

అవును సార్ రేటింగ్ చూసినాము సార్ కాకపోతే టేస్ట్ ఎలా ఉంటుంది

రావచ్చా సార్ ఎప్పుడైనా రావచ్చా డేస్ ఎప్పు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది సార్ ఎప్పుడెప్పుడు క్లోజ్ ఉంటుంది చెప్పగలరా వీకెండ్స్ అని ఇలా

క్లోస్ టైమింగ్స్ ఏమైనా వీకెండ్స్లో అలా ఓకే థ్యాంక్ యూ